లక్కీ ట్రావెల్సా అండి మేము ఉదయమే వెళ్ళడానికి ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకున్నాము కానీ అతను మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే అతను ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు కారణం ఏంటో తెలియట్లేదు మీరు ఆ కారణం తెలుసుకొని అతన్ని పంపించడం లేక క్రొత్త డ్రైవర్ని పంపించడమో చేయండి ఎందుకంటే మాకు లేట్ అయిపోతుంది ఉదయాన్నే లేచి వెళ్ళాలనుకున్నాము కానీ ఇంకా రాలేదు దాని కోసం మాకు సమయం అయిపోతుంది కాబట్టి మేము సమయానికి వెళ్ళాలి కాబట్టి మీరు ఎవరో ఒకళ్ళని డ్రైవర్ని అరేంజ్ చేసి మాకు పంపించండి